హలో సార్ మీరు వే ఏసి మెకానిక్ చేస్తారా అదే మా ఏసి గత త్రీ డేస్ నుంచి వర్క్ చేయడం లేదు ఏమో సార్ ఉన్నట్టు ఉండి టూ టైమ్స్ కరెంట్ హై అండ్ లో అయింది దానివల్ల వర్క్ చేయడం లేదు లైట్గా అవుతుంది ఆన్ అవ్వడంలేదు అసలుకి అసలుకి ఆన్ అవ్వడంలేదు ఏం చూపించడంలేదు

ఆల్మోస్ట్ అన్ని ట్రై చేసిన నేను ఏం చేయిగలుగుతానో అందుకనే మీకు కాల్ చేసిన మా ఫ్రెండ్ దగ్గర నుంచి తీసుకొని మీరు రిపేరింగ్ మంచిగా చేస్తారు అంట కదా ఇది లొకేషన్ ఇక్కడనే మన మధువన్ కాలనీ ఎంత ఎంత పడతాయి చార్జెస్ ఒకే ఒకే సార్ అంటే ఇప్పుడు ఎప్పుడు వస్తారు మీరే వస్తారా లేకపోతే మేమే తీసుకొని రావచ్చా లొకేషన్ పంపించాలా మీకు అంతా లేట్ ఎందుకు ఇప్పుడు రాలేరా రేపా అంటే ఒక ఎంత పని ఏమి ఉండదు అనుకుంటాను మేబి ఒకసారి మీరు వచ్చి ఒక సారి చూసి వెళ్ళండి ఇప్పుడు రిపేర్ చేయకున్నా పరవాలేదు ఒకసారి చెక్ చేయండి అసలు ప్రాబ్లం ఏంది తెలుస్తుంది కదా ఈవెనింగ్ వస్తారా మరి ఒక సెవెన్ వరకు రండి ఓకే సార్ ఓకే సార్